నమస్కారమండి ఏం కావాలండి మీకు సెల్ఫోన్ల ఉన్నాయండి తప్పకుండా మీకు ఏ రకమైనవి కావాలండి అవునా అండి మా దగ్గర వివిధ రకాల సెల్ఫోన్లు వివిధ కంపెనీలు ఉన్నాయండి మీకు నేను ఒక్కొక్కటి చెప్తానండి మా దగ్గర శాంసంగ్ కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా వివో ఉందండి ఇంకొకటి వచ్చి వన్ప్లస్ ఉందండి ఇంకా ఓపో కూడా ఉందండి దాని దానికి వచ్చేసి అన్నిటికంటే కెమెరా మంచిగా ఉండేది ఏమిటంటే వన్ప్లస్కి చాలా బాగుంటుందండి అందరూ ఇష్టంగా అదే కొనుక్కొని వెళ్తారు ఇంకా వ మనకి ఎక్కువ రోజులు కావాలనుకుంటే శాంసంగ్ ఉంటుంది అండి శాంసంగ్ ఎక్కువ రోజులు పడుతుంది అండి మీకు శాంసంగ్ వచ్చేసి పదిహేను వేలు పడుతుంది అండి వన్ప్లస్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి పడుతుంది అండి మీరు ఏం తీసుకుందామని అనుకుంటున్నారండి మీకు మంచిగా కెమెరా మంచిగా ఉండాలంటే మీకు ఓ వన్ప్లస్ చాలా బాగుంటుంది అండి అది మీకు ఒకసారి ఫోటో ఎలాగంటే అలా మంచిగా వస్తుంది అండి ఇవ్వమంటారా అండి అది అది మీకు ఇరవై ఒక్క వెయ్యి పడుతుంది అండి అంటే మీరు ఏ రకంగా తీసుకుందాం అనుకుంటున్నారండి మొత్తం డబ్బులు కట్టా లేకపోతే ఈఎంఐ లాగా తీసుకుందాం అనుకుంటున్నారా ఈఎంఐ అయితే మీకు ఇంకా ఎక్ట్రా నాలుగు వేలు వడ్డీ పడుద్దండి మీరు నెలకు ఇంతంటూ కట్టుకు నెలకు ఇంత కట్టుకోవాలని ఉంతుంది అండి అలా కాకుండా మొత్తం డబ్బులు ఇచ్చేస్తే కనక మీకు వెయ్యి రూపాయలు తగ్గిస్తామండి తగ్గిస్తామండి అంటే అది మరి మీకు ఇన్ని నెలలంటూ ఉంటుంది అండి ఏ నెలను తీసుకుంటారో ఎన్ని నెలను బట్టి ఇస్తామండి అది పడిద్ది వడ్డీ మీకు అందరూ అయితే ఇలా తీసుకోవటమే మొత్తం డబ్బులు ఇచ్చి తీసుకుంటేనే మీకు కలిసొస్తుందండి ఒకసారి ఆలోచించుకోండి అవునండి తప్పకుండా మీకు మరి ఏం చేయనండి మీరు ఏ రకంగా తీసుకుందాం అనుకుంటున్నారు సరేనండి చెప్తున్నాను మీకు అది మొత్తం ఇరవై నాలుగు వేలు పడుతుందండి నెలకు మీరు వెయ్యి రూపాయలు కట్టుకుంటే సరిపోద్ది అండి అంటే మీరు ఎంత కట్టు అవునండి అవునండి అలా కాదు నేను నెలకి రెండువేలు కట్టుకుంటానంటే మీకు సంవత్సరంలో అయిపోద్దండి ఇవ్వమంటారా అండి సరేనండి ఇదిగోండి దీనికి మీకు దీనితో పాటు మీకు వెనకాల బ్యాక్ పౌచ్ కూడా ఇంకా స్వే బ్లాక్ కూడా వస్తుంది అండి ఫ్రీగా ఇదిగోండి ధన్యవాదాలండి